ఆ ఎవరండి ఎక్కడండి ఎక్కడ ఎక్కడ రోడ్డు వేస్తున్నారండి మీరు ఇప్పుడు చాలా మంది ఉంటారు ఆ చెప్పండి ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చింది సార్ ఆ వర్క్ ఏ సార్ ఎప్పుడు ఫోన్ చేసినా అలాగే అంటారు సార్ ఎంతవరకు అయింది పనంటే ఇది చేసేస్తున్న అది చేసేస్తున్న అని అంటారు సార్ చూస్తే మాత్రం పని అక్కడేమి కనిపియదండి నేను ఒక రోజు వచ్చి చూడాలండి మీరెంతవరకు చేశారని మిమ్మల్ని అడుగుతే మీరు ఏదేదో చెప్పేస్తున్నారు పని మాత్రం జరగట్లేదు అక్కడ సరే అండి మీరు అలాగంటున్నారు కదా వస్తామండి రేపు వచ్చి చూస్తాం ఎంతవరకు వచ్చింది ఏంటి అదే అండి రేపు రేపు వస్తాం కదండి వర్క్ ఎంతవరకు అయిందో ఏదో అన్ని చూసి ఎంతవరకు ఇవ్వాలో మీకు ఎంతవరకు డబ్బులు వెయ్యాలో చూస్తామండి ఇదో వర్క్ వర్క్ వర్కు చూ సరెండి మీరు వర్క్ చేశారు కదండీ మీరు వర్క్ చేశారు కదా అదే అదేఅండి మీరు ఎంతవరకు వర్క్ చేశారో మేము చూస్తాము వచ్చి వచ్చి దాన్నిబట్టి ఏఈ గారు మేము కలిసి వస్తాం అండి వచ్చి మేము చూస్తామండి మొత్తం అందరూ కాంట్రాక్టర్ లు అలాగే అంటారు సార్ కూలిపోతుంటాయి మేము అన్నీ చూస్తున్నాం చూస్తున్నాం కదండీ మేము ఎప్పటి నుంచి చూడట్లేదండి ఎన్నో ఉంటాయి చాలా ఉంటాయి చూస్తునం చూస్తున్నాం చూస్తామండి అంద అంద అందరూ కాంట్రాక్టర్లు అలాగే అంటారండి వస్తాం కదా మేము ఇస్తాం కదండీ మేం వచ్చి వచ్చి వర్క్ చూసి దాన్ని బట్టి ఇస్తామండి కాంట్రాక్ టు చూద్దాం ఇంక తీసేద్దామనుకుంటున్నామండీ మీ కాంట్రాక్ట్ ని ఇంక మీరు ఎలా చేస్తున్నారో మీరు మీ మీద చాలా కంప్లైంట్స్ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అండీ మీ మీద అందరూ అందరూ అలాగే అంటారు సార్ మేము వచ్చి మేం చూస్తాంలెండి చూసి క్వాలిటీ బట్టి దాన్ని బట్టి చూస్తామండి మిమల్ని ఉంచాలా తీసేయాల సరే అండీ ఉంటా సరే